నాకు అన్ని ఆటలకంటే ఎక్కువగా నచ్చిన ఆటొచ్చి ఫుట్బాల్ ఫుట్బాల్ ఎందుకు నాకిష్టమయితే ఫుట్బాల్ వన్స్ గ్రౌండ్లో దిగి ఆడేటప్పుడు ఇంట్లో ఎన్నో ఎంత బాధున్న పక్కన ఫ్రెండ్స్ వాళ్లతో ఎంత కొట్లాట చేసినా అదంతా మర్చిపోయి ఫుట్బాల్ ఆడేటప్పుడు అంతా స్ట్రెస్ ఫ్రీ అయిపో చాలా ఆనందంగా ఉంటుంది ఏం భాదకలగదు ఆనందంగా ఫుట్బాల్ ఆడుతూ అన్నీ సమస్యల్నీ మర్చిపోతాను అంత నాకు హ్యాపీనెస్ ఇస్తుంది నాకా ఫుట్బాల్ ఎక్కువ నచ్చుతుంది అన్ని ఆటలకంటే ఫుట్బాలే నాకు ఎక్కువ నచ్చుతుంది దాంట్లో పదకుండు మంది ప్లేయర్సుంటారు పదకుండు మంది ప్లేయర్సు ఇద్దరు ఎక్స్ట్రా ప్లేయరు గేమ్ ఆడేటప్పుడు ఏదైనా ఇంజ్యురీ జ జరిగితే సబ్ట్యూట్ చేసుకోడానికి ఒక ఇద్దరినీ ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం దాంట్లో ముఖ్యంగా ఒకడు గోల్ కీపర్ వాడొచ్చి వాడి రూల్స్ ఏమంటే బాల్ని వచ్చి చేతిలో పట్టుకోవచ్చు కాలుతో ఆడచ్చు కాని ఓడి తప్పితే ఇంకా పదిమంది ఉంటారు ఈ పదిమంది యొక్క రూల్స్ వచ్చి బాల్ వచ్చి కాలుతోనే ఆడాలి చేత్తో తాకితే ఫౌల్డ్ దీంట్లో త్రీ ఫోర్ త్రీ అలాగాడతాం అలాగంటే ముగ్గురు బ్యాక్వార్డ్ నలుగురు మిడిల్ ముగ్గురు ఫార్వర్డ్ బ్యాక్వార్డ్ వచ్చి ఆఫ్కోర్ట్ దాటరు ఆఫ్కోర్ట్ అంటే డిఆర్ఏని దాటనోళ్ళు ఆడమ్ ఆపోజిట్ వాళ్ళు బాల్ తీసుకొస్తావుంటే మనం గోల్ కొట్టడానికొస్తే గోల్ కొట్టకుండా వాళ్ళు ఆపుతారు వీళ్ళు బ్యాక్వార్డ్ వీళ్ళు మిడిల్ ఉంటారు నలుగురొచ్చి ఆఫ్కోర్ట్ని దాటి ఇటుసైడు ఆపోజిట్ కోర్ట్కి డిఆర్ఏకి రాకుండా ఉంటారు మాకు ముగ్గురూ ఉంటారు ఫార్వర్డ్లు వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తూవుంటారు ముగ్గురు ఫార్వర్డయి చేసొచ్చి బాల్ని వాళ్లొచ్చి బ్యాక్వార్డ్ మన కోర్టుకి లాక్కోవచ్చు ఆపోజిటోల్ల కోర్ట్కి పోయి గోల్ కొట్టొచ్చు అలాగ వీళ్ళు ముగ్గురు ఉంటారు బాల్ ఎట్టి పరిస్థితిలో చెయ్యికి మాత్రం తగలకూడదు అలాగ చెయ్యికి తగిలితే అది ఫౌల్ అనే లెక్క అలా ఫౌల్వైపెట్టి కాలుతో ఆడచ్చు కాలితో ఆడుతూ సరమైనప్పుడు మళ్ళా గోల్ ఫస్ట్ దగ్గర డిఆర్ఏ అని ఒకటుంటుంది డిఆర్ఏ ఇంకొక డిఆర్ఏ లోపల స్మాల్ డిఆర్ ఉంటుంది డిఆర్ఏలో ఫౌలయితే డిఆర్ఏలో పెట్టి కిక్ చేస్తారు మళ్ళా చిన్న డిఆర్ఏలో ఫౌలయితే పెనాల్టీ పెనాల్టీ ఆడేటప్పుడు ఎవరు అడ్డంగా ఉండకూడదు ఒక గోల్ని గోల్ ఫ్రీగానే ఉండాలి అప్పుడు బాల్ కిక్ చేసే అతను నేరుగా గోల్లోకే కిక్ చేయొచ్చు అతనికి అడ్డంగా ఎవరు ఉండరు ఇంకెవరన్నా పెద్ద డిఆర్ఏలయితే మనం డిఆర్ఏలే పెట్టి ఆడతాము ఇంకా బైట కోర్ట్లో ఏడైనా డిఆర్ఏ ఫౌలయితే ఆడే పెట్టి కిక్ చేసుకుంటాము అలాగే ఫుట్బాల్ కోర్టోచ్చి హండ్రడ్స్ మీ హండ్రడ్ మీటర్స్ ఉంటుంది ఇట్సా బ్రెడ్త్ వచ్చి ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఒక రెక్టఎంగిల్ షేప్లో కోర్ట్ ఉంటుంది లైన్ గీసుంటారు లైన్ దాటి బాల్ పోకూడదు బాల్ పోతే అవుట్ అదే గోల్డ్ ఫ్రెష్ దగ్గర బాల్ పోతే కార్నర్కెక్కిస్తారు ఇలగ ఫౌలయి బౌల్ బాల్ కానీ ఔట్ పోతే మనం కాలితో తాంకదా అలాకాకుండా చేత్తో త్రో చేసుకోవాలి అదే కార్నర్కొస్తే లే కాలితో కిక్ చేయాలి